చాలా స్థానిక ఇండోర్ గేమ్లు ఉన్నాయి వీటిలో నేను ఎంజాయ్ చేసే కొన్ని ప్రసిద్ధ స్థానిక ఇండోర్ గేమ్లు లూడో అనేది ఒక పాత భారతీయ టేబుల్ గేమ్ దీనిని చాలామంది యువకులు మరియు పెద్దా పెద్దలు ఆడతారు ఈ గేమ్లో రెండు లేదా నలుగురు ఆటగాళ్లు చిన్న ప్లాస్టిక్ లేదా ఫైబర్ గోళ్లను బోర్డులో చుట్టూ కదుపుతారు మొదరు మొదట తమ లక్ష్యస్థానానికి చేరుకున్న ఆటగాడు గెలుస్తాడు క్యారమ్ అనేది మరొక పాత భారతీయ టేబుల్ గేమ్ దీనిని చాలా మంది యువకులు మరియు పెద్దలు ఆడతారు ఈ గేమ్లో ఆటగాళ్లు చిన్న ప్లాస్టిక్ లేదా ఫైబర్ బిళ్లలను బోర్డులో చుట్టూ కదుపుతారు మొదట తమ బిల్లును బోర్డు నుండి బయటకు తీసిన ఆటగాడు గెలుస్తాడు స్నేక్స్ అండ్ లేడర్ అనేది ఒక చిన్న టేబుల్ గేమ్ దీనిని చాల మంది పిల్లలు ఆడతారు ఈ గేమ్లో ఆటగాళ్లు చిన్న ప్లాస్టిక్ లేదా ఫైబర్ చిన్న బొమ్మలను బోర్డులో చుట్టూ కదుపుతారు మొదట తమ బొమ్మను గమ్యస్థానానికి చేరుకున్న ఆటగాడు గెలుస్తాడు చెస్ అనేది ఒక పాత ప్రపంచవ్యాప్తంగా ఆడే బోర్డ్ గేమ్ ఈ గేమ్లో రెండు ఆటగాళ్లు రాజు రాణి బిషప్ రైడర్ పాన్ మరియు కేవలం ఒకే ఒక రాజును తరిమి కొట్టటానికి యుద్ధం చేస్తారు ఇవి నేను ఎంజాయ్ చేసే కొన్ని ప్రసిద్ధ స్థానిక ఇండోర్ గేమ్లు మాత్రమే